మా ప్రాంతంలో ఎక్కువగా సిమ్ కంపెనీలు ఏమి ఉంటాయి అంటే జియో ఎయిర్టెల్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వేగవంతం అయిన నెట్వర్క్ ఏది అంటే ఇక్కడ వేగవంతమయిన నెట్వర్క్ జియో ఇప్పుడు రానున్న కాలంలో జియో ఫైవ్ జి నెట్వర్క్ వచ్చింది అందరు జియోనే వాడుతున్నారు ఎవరి చేతిలో చూసినా ఎవరి ఫోన్లో చూసినా సరే అందరి దగ్గర జియో సిమ్ ఉంటుంది మా ప్రాంతంలో చాలా మంది అదే వాడుతున్నారు మాకు టెలిఫోన్ ఉంది ఇంటర్నెట్ సేవలను మేము అందుకుంటున్నాము ఇంటర్నెట్ సేవలు మేము ఇంటర్నెట్ సేవలు చాలా రకాలు ఉంటాయి ఇంటర్నెట్లో కూడా ఎయిర్టెల్ జియో ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అవి ఉంటాయి మేము వాడేది ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నాము అది చాలా వేగంగా వస్తుంది పదిహేను వందల ఎంబి వస్తుంది ఒకొక సెకండ్కి దాని వల్ల మనకి ఫోన్లో ఉండే నెట్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది అలాగే మనం ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి మన వాయిస్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మనకి వీడియో కాల్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు కూడా మన నెట్వర్క్ చాలా వేగంగా ఉంటుంది ఇంకా మనకి వీడియో కూడా చాలా అంటే చాలా క్లారిటీ గా వస్తుంది